హలో హలో ఏ ఏలూరు జిల్లాకి ఏ టూర్లు వేస్తే బాగుంటాయి అండి అవునండి అంటే బాగా కూల్గా ఉండాలి ట్రాఫిక్ అది లేకుండా పీస్ఫుల్గా ఉండేటట్లుగా ఓకే

అక్కడ అంత అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ అన్నీ బావుంటాయా అండి అన్నీ దొరుకుతాయా

వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ ఎలాగ అన్నీ ఎప్పటికప్పుడు ఈజీగా దొరుకుతాయ అదంత ఇంకా ఏలూరులో అంటే పిల్లలు అడుకోవడానికి లేదా పిల్లలు ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైమ్ బాగా ప్లేసెస్ ఏమైనా ఉన్నాయండి

ఇంకా ఏలూరులో ఏమైనా ఫుడ్ పరంగా ప్లేస్లు ఏమైనా ఉన్నాయండి ఓకే ఓకే అయితే ఏలూరు జిల్లా అన్నింటికి బావుంటుంది అంటారు

ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి